ఆ ప్రాంతంలో ప్రజలు ఎక్కువగా ప్రయాణించడానికి ఇష్టపడే ప్రదేశాలు కొన్ని ఉన్నాయి అవి ఏమిటి అంటే రాజమండ్రి మారేడుపల్లి ఇటు పేరుపాలెం పెద్దాంతం అంతర్వేది అలాంటి ప్రాంతాలకు ప్రజలు వారి స్నేహితులతో కానీ కుటుంబంతో కాని వెళతారు ఎందుకంటే అక్కడ వీక్షించడానికి ఆడుకోవడానికి ఎంతో అనువుగా ఉంటుంది